మేము మా మతపరమైన పండుగను కొత్త బట్టలు కొనుక్కుంటాము మంచి ఆహారం మంచి పిండి వంటలు వండుకుంటాము మా దేవాలయానికి వెళ్ళి మా దైవాన్ని ప్రార్థించుకుని వస్తాము